ఈ ప్రాంతంలో ఉపయోగించే సిమ్ము కంపెనీలు ఎయిర్టెల్ విఐ వోడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ జియో ఈ నాలుగు కంపెనీలు అన్నింటిలోనూ మంచి నెట్వర్క్ కవరేజ్ ఉంది నాకు కానీ ఎయిర్టెల్ మరియు జియో అత్యంత వేగవంతమైన నెట్వర్క్లను అందిస్తాయి నా ప్రాంతంలో ఎయిర్టెల్ అత్యంత ప్రజాదరణ పొందిన సిమ్ కంపెనీ ఇది మంచి నెట్వర్క్ కవరేజ్ మరియు ఆకర్షణీయమైన ధరలను అందిస్తుంది జియో కూడా చాలా ప్రజాదరణ పొందింది ఇది తక్కువ ధరలలో అద్భుతమైన నెట్వర్క్ వేగాన్ని అందిస్తుంది నా ప్రాంతంలో స్థానిక నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు లేరు అన్ని నెట్వర్క్ సేవలు జాతీయ కంపెనీల నుండి వస్తాయి నేను ఎయిర్టెల్ సిమ్ను ఉపయోగిస్తున్నాను నేను దానితో సంతోషంగా ఉన్నాను నెట్వర్క్ కవరేజ్ వేగంగా నా అవసరాలను తీరుస్తాయి